చిల్లర ఇవ్వాలి కదా అని ముందుగానే అడుగుతున్నాను నా దగ్గర చిల్లర అయితే లేదు ఫోన్పేలో కూడా డబ్బులు లేవు అందుకనే మరి మమ్మల్ని మీ కారు కండిషన్ అంతా చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకు అది కూర్చోవడానికి చూడ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అసలు మీ కార్లు మేము మేము ఈసారి ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్న దూర ప్రదేశాలకు వెళ్ళాలనుకున్నా కానీ మేము మీ కార్ని మేము ఆర్డర్ చేసుకుంటాము మాకు బాగా నచ్చింది సరే అయితే చిల్లర ఉన్నది కదా సరేనండి